నాకు డ్రాయింగ్ చెయ్యడం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా స్కెచ్ స్కెచ్ పెన్సిల్ పెన్సిల్ ఆర్ట్ మరియు వాటర్ కలర్ పనులు దీనికి నేను ఎక్కువగా ఇష్టపడతాను దీనికి నేను ఈ సామాగ్రిని ఉపయోగిస్తానో పెన్సిల్స్ స్కెచ్ బుక్స్ మార్క్ మార్కర్స్ మార్క్ లైనర్స్ వాటర్ కలర్స్ కలర్ పెన్సిల్స్ ఉపయోగిస్తాను వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తానంటే ఆర్ట్ స్టోర్ లో వెళ్ళి చూడడం నాకు ఇష్టం ఉంటుంది కానీ ఎక్కువసార్లు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లేదా స్టేషనరీ అటువంటి ఆర్ట్ షాప్లో నుంచి ఆర్డర్ చేస్తాను హైదరాబాదులో ఉంటే హిమాలయ బుక్ వరల్డ్ లేదా ఆర్టు లాగ లాంగ్వేజ్ ఇండియా లాంటివి మంచి ఆర్ట్ షాప్లో కొనుగోలు చేస్తాను ఖరీదే ఖరీదైనా అనిపిస్తుంది ఖరీద ఖరీదనిపిస్తుంది కొన్నిసార్లు మంచి బ్రాండ్ ఆర్ట్ మెటీరియల్ చాలా ఖరీదుగా ఉంటుంది కానీ అవిచ్చే ఫినిషింగ్ క్వాలిటీ అలాగే ఆర్డర్ చేసినప్పుడు వచ్చే సంతృప్తి అంతకుమించి ఉంటుంది అందుకే కొన్నిసార్లు ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కుంటాము మంచి ఇన్వెస్ట్మెంట్ అని కూడా భావిస్తాము మీకు ఏ ఆర్ట్ పెన్సిల్ ఇష్టమైనా